గుడ్ మార్నింగ్ డాక్టర్ అవును నిన్న రాత్రి భోజనం తర్వాత ఇది ప్రారంభమైంది డాక్టర్ తీవ్రమైన నొప్పి కారణంగా నాకు సరిగ్గా నిద్రపట్టట్లేదు ఈ ఉదయం కూడా కొంచెం నొప్పిగా ఉంది దానికి కారణ ఏమిటో నాకు తెలియదు డాక్టర్ తీవ్రమైన నొప్పిలాంటిది డాక్టర్ ఇది ఎక్కువగా నా కడుపు పై భాగంలో కేంద్రీ క్రితమై ఉంది నిన్న రాత్రి నాకు కొంచెం వికారం అనిపించింది కానీ వాంతులేమీ కాలేదు నాకు జ్వరం కూడా లేదు డాక్టర్ సరే డాక్టర్ సరే డాక్టర్ నేను తర్వాత ఏం చేయాలి ధన్యవాదాలు డాక్టర్ మీ సహాయానికి నేను కృతజ్ఞతను